హలో రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చెప్పండి మేడం ఏ ఏ క్లాస్కు కావాలి ఎల్కేజీ మ్యామ్ ఓకే మ్యామ్ ఎల్కేజీ వచ్చి మేడం ఒకసారి బాబుని తీసుకుని రండి లైక్ అతను ఎల్కేజీకి ఫిట్టా లేదా నర్సరీకి ఫిట్టా అనేది మేము చూస్తాము యా ఓకే అడ్మిషన్ ఫీజ్ వచ్చి ఫస్ట్ వాళ్ళకి థౌసండ్ రూపీస్ అండి ఏ క్లాస్ అయిన కానీ ఏదన్నా క్లాసెస్కు అడ్మిషన్ ఫీజు కాకుండా ఎల్కేజీకి వచ్చి ట్వల్వ్ థౌసండ్ సార్ సిక్స్త్ క్లాస్కి వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఉంది

స్కూల్ టైమ్ వచ్చి మార్నింగ్ నైన్ నుండి ఫోర్ థర్టీ వరకు సార్ మా స్కూల్ సార్ మరి ఆ బోర్డ్ రెండు కలిపి ఉంటాయి ఒక దగ్గర మా బ్రాంచ్ అనేది అక్కడ ఇక్కడ అనేది ఏమి లేదు మొత్తం ఒక దగ్గర ఫుల్ హై స్కూల్ వరకు అటు కేజీ టు టెన్త్ క్లాస్ అవైలబుల్ ఉంది మీకు ప్రాసెస్లో మా స్కూల్ నుండి కరాటే కానీ లైక్ ఐఐటీ కానీ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి వాటికి అనేవి ఎక్స్ట్రా వాటికి అనేవి ఎక్స్ట్రా ఫీస్ పే చేసుకుని మీరు చేసుకోవచ్చు కల్చరల్ ఆక్టివిటీస్ అనేవి డాన్సింగ్ కూడా మేము నేర్పిస్తు ఉంటాము అప్పుడప్పుడు లైక్ ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకునేవి మా స్కూల్ తరఫున ఏదైన ప్రోగ్రామ్స్ చేసుకుంటే వాటికి చేస్తాం సార్ ఇదివరకు ఏ స్కూల్లో చదివిండ్రు పిల్లలు ఎందుకు స్కూల్కి చేంజ్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా యా ఓకే యా యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తీసుకొని రండి సార్ ట్వల్వ్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ అని ఏమి లేదు కాస్త తగ్గిస్తాం స్కూల్కి మీకే తెలుస్తుంది మా స్కూల్లో మా పిల్లలని మీరు స్కూల్ వెదర్ స్కూల్లో అటమోస్ఫూయర్ని చూస్తే మీకు అర్ధమైపోతుంది మీ స్కూల్లో పిల్లలని చూస్తే కూడా మీకు ఆటోమేటిక్గా పిల్లలు ఎంత డిససిప్లైన్గా ఎంత డిగ్నిటీగా ఉంటున్నారు అనేది తెలుస్తుంది దాన్ని చూసి మీరు మనం ఫి అంత మాట్లాడుకోవచ్చు రేపు ఫ్రీ ఉంటే రేపు మార్నింగ్ ఒకసారి టెన్ వరకు అట్లా వచ్చి ఆఫీసులో నేను ఆఫీసులో అవైలబుల్లో ఉంటాను వచ్చి నన్ను కలవండి ఓకే మేడం ఓకే అండి థ్యాంక్ యూ